ప్రస్తుత పరిస్థితులలో ప్రకటనలను ఎక్కువ మంది వ్యక్తులకు చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి సామాజిక మధ్యమాలు ప్రజలు ప్రకటనలను చూడడానికి ఇష్టపడే ప్రధాన మార్గం మీ లక్ష్య ప్రేక్షకులకు సృష్టంగా ఉండే కంటెంట్ను సృష్టించడం మరియు వారితో సంభాషించటానికి సమయం కేటాయించడం ప్రజలు ఆన్లైన్లో సమయం గడుపుతున్నప్పుడు వారు మీ ప్రకటనలను చూసే అవకాశం ఉంది మీ లక్ష్య ప్రేక్షకులకు చేరుకోవటానికి సరైన ప్లాట్ఫామ్లను ఎంచుకోండి మరియు మీ ప్రకటనలను ఆకర్షణీయంగా ఉంచాలి టెలివిజన్ మరియు రేడియో ఇప్పటికి ప్రజలకు చేరుకోవడానికి ప్రభావ వంతమైన మార్గాలు మీ లక్ష్య ప్రేక్షకులకును చేరుకోవటానికి సరైన సమయాలు మరియు టెలివిజన్ ఛానెల్లను ఎంచుకోండి ఆఫ్లైన్ ప్రకటనలను ఇప్పటికీ ప్రభావ వంతమైనవి ముఖ్యంగా మీ లక్ష ప్రేక్షకులను చేరుకోవటానికి సరైన ప్రదేశాలు ఎంచుకోండి నేను చూసిన ప్రకటనలలో ఒకటి టాటా టీ యొక్క ప్రకటన ఈ ప్రకటనలలో ఒక యువకుడు తన స్నేహితునితో టీ తాగుతున్నప్పుడు అతను తన అమ్మమ్మను గురించి గుర్తుచేసుకుంటాడు అతను చిన్నప్పుడు అతను తన అమ్మమ్మతో టీ తాగేవాడు మరియు ఆమే అతనికి టీ గురించి మరియు దాని రుచి గురించి చెప్పేది ఈ ప్రకటన చాలా సృజనాత్మకమైనది ఎందుకంటే ఇది టీ యొక్క రుచిని గుర్తు చేస్తుంది కానీ ఇది కుటుంబం మరియు స్నేహం గురించి కూడా ఒక కథ చెబుతుంది ఈ ప్రకటన నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇది నా గుండెను తాకింది